నమస్కారం చెప్పండి అదే కొంచెం ఆరోగ్య సమస్యల నిమిత్తం ఇంకా అక్కడకి వెళ్లడం జరుగుతుందండి వయసు పెరుగుతుంది కదండీ అవునునండి బాబు

అవునునండి బాబు ఆంధ్ర భూమి ఇంకా చాల రకాలు ఉన్నాయండి పేపర్లు మనకి తెలీదు కానీ మొన్న లైబ్రరీకి వెళ్ళినప్పుడు చూశాను ఇది వరకు అలాంటివి ఏం లేవండి ఇప్పుడు ఈ మధ్యన పేపర్లను చాల మంది ముద్రించేస్తున్నారు ఏవుందండి ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళ గురించే రాస్తున్నారు

అవును

అయ్య బాబోయ్

అలా ఉందండి బయట

అవునునండి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు అండి ఏం చేసారని లేదండీ ఈ కాలంలో ఇంకా ఆత్మాభిమానాలు అవన్నీ ఎవడు పట్టించుకుంటున్నాడు డబ్బు ఎవడెక్కువిస్తే వాడిదే రాజ్యం

అదే రాజకీయాల్లో ఉండాలంటే ఒక పేపర్ ఉండాలండి మనల్ని కోసం ఎప్పుడూ రాస్తా అంతే అవునా అండి నాకు తెలీదు అయ్యయ్యో అవునండి అంతే అండి దగ్గుతున్నట్టు చూపించుకోండి సర్లేండి నమస్కారం అండి సరే అండి ఉంటానండి